నేను రద్దు చేసిన ఆర్డర్ను మళ్ళీ తిరిగి ఇమ్మని అడుగుతాను ఎందుకంటే నాకు ఆడ ఆర్డర్ నచ్చక క్యాన్సిల్ చేసుంటాను మరియు ఇప్పుడు నేను మరొక ఆర్డర్ పెట్టుకోవాలి కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వమని అడుగుతాను ఇప్పుడు వాళ్ళు రెండు రోజులు తర్వాత ఇస్తాము అలా అంటున్నారు కాబట్టి నాకు ఇప్పుడే కావాలని నేను అడుగుతున్నాను వాళ్ళు అలా కుదరదు వెంటనే ఈ ప్రాసెస్ అంతా జరగదు దీనికి రెండు రోజులు సమయం కావాలి అని అంటున్నారు దీనికి నేను ఏం చేయాలి